ఇట్లా మనం ఏదన్న టూర్ ప్లేసెస్కి వెళ్లాలి ఎవరికైనా చెప్పాలి ఇట్లా దైవ దర్శనం కోసం అని మనం ఎక్కడికి వెళ్తే బెటర్గా ఉంటుంది అంటే పెద్ద వాళ్ళు ఉన్నారు రిలాక్స్గా అవుతుంది వాళ్ళకచ్చిసి అట్లా టెంపుల్స్లలో ఆ ప్రవచనాలు వినడం కాని ఆ దర్శనాల్లో వాళ్లు దేవునికి సేవ చేస్తున్నట్టుగా వాళ్ళకి బాగుంటుంది మరి లైక్ ఎయిటీన్ ప్లస్ ఏజ్ నుంచి థర్టీ ప్లస్ థర్టీవ వ ఏజ్ అక్కడ మధ్యలో వరకు ఎట్లా అయితే వాళ్ల మైండ్ రిలాక్సేషన్గా ఉంటుంది

అవునవును ఇట్లా బీచెస్కి మనకైతే బీచెస్ ఇక్కడ అవెలబుల్ మన్స్ ఉంటాయి ఎప్పుడు ఇలా బీచెస్ దగ్గరికి వెళ్తే సరిపోద్ది ఇంకా ఇటు అరకు అరకుది ఎప్పుడన్నా వెళ్లారా అరకు అది ఎలా ఉంటుంది